నేటి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడేవారికి ఎదురయ్యే కొన్ని సవాళ్ళు ఏంటంటే వాటిలో మనం స్కూల్లో మాట్లాడడానికి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి స్కూల్లో అంటే తెలుగు సరిపోతుంది తెలుగు మీడియంలో అదే ఇంగ్లీష్ మీడియంలోకొచ్చేటప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఊరుకోవట్లేదు మనం చదివే ఆ కొసన్స్ అన్నా చెప్పే ఆన్సర్స్ అన్నా ఏదన్నా సరే ఇంగ్లీష్లోనే చెప్పవలీసొస్తుంది పోనీలే ఇంక చదువయ్యి కాలేజ్లోకి వెళ్ళాం అంటే కాలేజ్లో కూడా అంతా ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు అర్ధం చేస్తున్నా సరే చెప్పే సార్స్ టీచర్సు ఎవరూ ఉండడం లేదు కాలేజీ ఏదో రకంగా గట్టెక్కి ఉద్యోగాల ప్రయత్నంకొచ్చేటప్పటికీ ఉద్యోగాల్లో కూడా అంతా ఇంగ్లీషే అక్కడ కూడా తెలుగులో మాట్లాడితే ఎవరు ఒప్పుకోవట్లేదు మీకు ఇంగ్లీష్ రాదా అన్నట్లుగా హేళన చేస్తున్నారు ఇంటర్వ్యూకెళ్ళినా హేళన చేస్తున్నారు పోనీ ఇంటర్వ్యూ ఏదో రకంగా గట్టెక్కిందిరా జాబ్ చేద్దామంటే ఆ జాబ్లో కూడా అంత ఇంగ్లీష్లోనే మాట్లాడవలిసొస్తుంది కాల్ సెంటర్లో అయినా సరే ఇంగ్లీషొస్తుంది లేకపోతే ఏమన్నా కంప్యూటర్స్ జాబ్స్ అయినా ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్కడ చూసిన తెలుగు మాట్లాడేవారికి అన్నీ కూడా ఒక సమస్యగా ఒక సవాలుగా మారుతున్నాయి మన రా మన దేశంలోకొచ్చేటప్పటికి ఇక్కడంతా హిందీ ఆ హిందీ భాష మాట్లాడితే తప్ప ఎక్కడ కూడా చలామణీ అవ్వట్లేదు పోనీలే ఇతర దేశాల్లోకెళ్లి ఉద్యోగాలు చేద్దామన్న సరే అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడడం ఇంగ్లీష్లోనే అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కంప్యూటర్ జాబ్ టైప్ చేసినా ఏం చేసిన సరే ఆ టైపింగ్ అంతా కూడా తెలుగులో చేయాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే తెలుగులో అచ్చులు హల్లులు వర్ణాలు ఇవన్నీ తీసుకుని రావాలి ఆ కంప్యూటర్ అవన్నీ కూడా ఇచ్చిన సరే మనకు చేయడంలో చాలా టైం పడుతుంది ఇంకా ఇంగ్లీష్లో చేద్దామంటే ఇదంతా కూడా చాలా తల నొప్పిగా తయారయ్యింది తెలుగు భాష మాట్లాడేవాళ్ళకి ఇది ఏటుకి ఎదురీతగా ఒక సవాలుగా తెలుగు వారికి మారిపోయింది ఈనాటి ప్రపంచంలో ఉన్న పరిస్థితి